ఒక గొప్ప ఫోటో అనేది కేవలం మంచి కెమెరాతో తీసిన చిత్రమనే కాదు దానిలో కథన భావం కంపోజిషన్ వెలుతుకు ఉపయోగం మరియు భావోద్వేగాల కలియికలు కూడా ఉండాలి పర్ఫెక్ట్ ఫోటో అనే తీసేందుకు ముఖ్యమైన ఏమంటే ఒకటి కథనం ప్రతీ ఒక్క ఫోటో ఒక కథ చెప్తుంది ఆ కథనాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి భావోద్వేగం దాని భావోద్వేగం అవన్ని ఉంటాయి దాని తర్వాత దాని వెలుతురు సహజమైన వెలుతురు ఉపయోగించడం చాలా గిరం ఉదయం లేకుండా సాయంత్రం గోల్డెన్ అవర్ సమయాల్లో ఫోటోలు మరింత అందంగా కనిపిస్తుంది తర్వాత కాంపోజిషన్ రూల్ ఆఫ్ థర్డ్స్ లీడింగ్స్ లైన్స్ అండ్ మరియు ప్రేమింగ్ వంటి టెక్నిక్స్ ఉపయోగించిన ఫోటో ప్రొఫెషనల్ లుక్ లుక్ని పెంపొదిస్తాయి బహుల కౌశల్యం మంచి డెప్త్ కలిగిన ఫోటోలు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ సమతుల్యత అవసరం సబ్జెక్ట్ ఎక్స్ప్రెషన్స్ ప్రత్యేకించి ప్రజల ఫోటోలు తీసేటప్పుడు వారి ఎమోషన్స్ని తీయడం చాలా అవసరం వారి ఎమోషన్స్ వంటివి ఎలాంటివి అంటే వాటి వాళ్ళ నవ్వడం నవ్వడం ఏడవడం ఏదో ఒకటి అట్లాంటి మంచి అందాన్ని పెంపొందిస్తాయి ఆకష్ ఆకర్షణీయమైన చిత్రం తీయడానికి ఏమేమి ఉపయోగపడతాయంటే సహజమైన వెలుతురు ఉపయోగించాలి మరియు పర్ఫెక్ట్ పర్ఫెక్టివ్ను మార్చాలి పర్స్పెక్టివ్ని మార్చాలి ఆ యా సందర్భన్ని అర్థం చేసుకొని క్లిక్ చేయాలి బ్యాక్గ్రౌండ్ను పరిశీలించి దాన్ని ఎలా ఉందో చూసుకొని అందంగా రూపొందించుకొని చిత్రాలను తీస తీయాలి ఫోకస్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ను ఖచ్చితంగా సెటప్ చేసుకోవాలి సాంకేతిక పరిజ్ఞానం ఫోటోగ్రఫీపై చాలా ప్రభావం చూపిస్తుంది డిజిటల్ కెమెరాలు స్మార్ట్ ఫోన్లు ఈ ర కథన రంగంలో చాలా ఉపయోగపడుతున్నాయి డ్రోన్ ఫోటోగ్రఫీ చాలా ఎత్తుగా పైకి ఎగరడంతో అందమైన రియల్ ఫోటో షూట్ అవుతుంది ఏఐ అండ్ కంప్యూ ఏఐ ద్వారా కూడా చాలా ఫోటోగ్రఫీలు అవుతున్నాయి ఆధునితిక ఎడిటింగ్ టూల్స్ ద్వారా ఆ ఫోటోగ్రఫీలు అన్నీ చాలా అందంగా ఎడిట్ చేయబడుతున్నాయి కొత్త టెక్నాలజీ వల్ల నా ఫోటోగ్రఫీ వైకగాలు కూడా మార్పులొచ్చాయి మనసును మనసుపటి కాల మునుసుపటి కాలంలో ఫోటోగ్రఫీ అంటే ప్రధానం ప్రధానంగా డిఎస్ఎల్ఆర్ కెమెరాలు మాత్రమే ఉండేటివి కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కెమెరాలు కూడా అత్యంత మంచి చిత్రాలు కూడా తీస్తున్నాయి వాళ్ళ చాలా ఎడిటింగ్ పనికి కూడా తక్కువ అయింది డీప్ లెర్నింగ్ మోడల్స్ ద్వారా ఆటోమేటిక్ ట్యూనింగ్ కూడా చేస్తున్నారు కలర్ కలెక్షన్ అండ్ గ్రేడింగ్ కూడా చేస్తున్నారు ఫొటోషాప్ ద్వారా ఫోటోలను మరింత లైఫ్ ఫుల్గా మారుస్తూ అవసరమైన అంశాలను తొలగించడం డిజిటల్ ఎన్హాన్స్మెంట్ ఫోటో లేనట్టుగా కూడా మనం చేయవచ్చు ఫోటోలు తీసేయవచ్చు ఫోటో మ్యానిప్యులేషన్ కూడా అవుతున్నది వెయిట్ వెయి టచింగ్ వెయి టచింగ్ స్క్రీన్ స్మూత్నెస్ కూడా చాలా అవసరం దానివల్ల ఫోటోలు మరింత మెరుగ్గా అవుతాయి